హలో సార్ గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ఆ అండి హలో సార్ మేము నమస్తే గుడ్ మార్నింగ్ అండి నా పేరు చంద్ర శేఖర్ అండి మేము మీ గ్యాస్ ఏజెన్సీ నందు కస్టమర్మండి గతంలో ఉన్న మాయొక్క అడ్రసు ఫస్ట్ అడ్రస్కు మా గ్యాస్ ఏజెన్సీ ద్వారా బోం చే చేయాలండి అందుకోసమనే మీ యొక్క డెలివరీ బాయ్కి మేము మా ప్రస్తుత అడ్రసు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అందించడం జరిగిందండి మీరు సాధ్యమైంత త్వరగా నాకు మేము ప్రస్తుతం ఉన్నటువంటి చిరునామాకు గ్యాస్ డెలివరీని మాకు అందించవలసిందిగా మేము మిమ్మల్ని రిక్వస్ట్ చేస్తున్నామండి మా యొక్క వినియోగదారుల ఐడిని మీరు నమోదు చేసుకోండి మా నెంబరు ఏడు ఎనిమిది తొమ్మిది ఆరు మూడు మూడు రెండు ఒకటి సున్నా రెండు అవునండి మాకా కొత్త చిరునామా న్యూడిల్లీ పిన్కోడ్ నెంబర్ ఐదు సున్నా సున్నా సున్నా సున్నా ఒకటి